నేను మీషోలో ఒక జత బట్టలు కొనడం జరిగింది అది నాకు అందిన తరువాత నేను దానిని చూసినప్పుడు అది చాలా అందంగా ఉంది మరియు నాణ్యత కూడా చాలా బాగుంది ఎక్కువ కాలం మన్నే విధంగా ఉంది ఇలా నేను దీనిలో బట్టలు కొనడం వలన నాకు సమయం వృథా కాలేదు అలాగే అది నేను అనుకున్న సమయానికి నాకు అందింది మరియు నాకు కావాల్సిన ధరకే నేను దానిని నాకు నచ్చిన బట్టలు కొనుక్కోవడానికి బాగా వీలు కలిగింది ఈ విధంగా కొనడం నాకు చాలా సంతోషంగా ఉంది